నేను అయితే పెద్ద విగ్రహాలు అంటూ ఎక్కువగా ఏమి చేయలేదు కాని వినాయకచవితికి మాత్రం మట్టితో వినాయకుడి బొమ్మని అయితే చేసేవాళ్ళం మా ఫ్రెండ్స్ మా చిన్ననాటి ఫ్రెండ్స్ కూడా కలిసి అందరం మట్టితో వినాయక బొమ్మలని చేసేవాళ్ళం అసలు అయితే మన భారతదేశంలో పెద్ద పెద్ద విగ్రహాలే ఉన్నాయి దేవుడివి మరియు మహాత్ముల భావనలకు అనుగుణంగా ఎన్నో స్టాట్యూలను మన భారతదేశంలో తయారు చేశారు అదేవిధంగా భారతదేశంలో మొత్తం పది విగ్రహాలు అయితే అతిపెద్దవి తయారు చేశారు విగ్రహాలు చరిత్రకు చిహ్నలుగా గుర్తించబడతాయి చరిత్రలో నిలిచిపోయే ఎందరో మహానుభావులు మహాత్ములు దేవతలను భారీ విగ్రహాల రూపంలో ప్రతిష్టించారు భారతదేశంలో మొత్తం పది అతిపెద్ద విగ్రహాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకుంటే భారతదేశంలో అత్యంత పొడుగు ఎత్తుగా నిర్మించిన విగ్రహం అంటే వల్లభ్భాయ్ పటేల్ విగ్రహం ఇది కేంద్రంగా పర్యాటకులు చూడటానికి ఎంతగానో ఆశక్తి చూపిస్తున్నారు ఇందులో చరిత్రకి ఎక్కిన వ్యక్తులతో పాటు దేవతా మూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా గుజరాత్లో నర్మదా సరోవర్ డ్యామ్ దగ్గర నిర్మించిన సర్ధార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహం అత్యంత ఎత్తు అయినది ఐదు వందల తొంభై ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని కూడా అంటారు అసలు అయితే అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తు అయినది